హలో ఫ్లిప్కార్ట్ ఆ అండి నేను హ్యాపీ కస్టమర్ని నాకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఒక వాచ్ బుక్ చేశాను చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అలాగే నాకు వాచ్ చాలా బాగా నచ్చింది నేను ఫోటోలో చూసిన దానికంటే రియాల్టీగా చాలా బాగుంది అలాగే బుక్ చేసిన టైంకి ఆ ఆర్డర్ చేశారు చెప్పిన టైంకి ఆర్డర్ని ప్లేస్ చేశారు ధర కూడా బయటతో పోల్చుకుంటే అన్ని మీ ఫ్లిప్కార్ట్లో చాలా రీజనబుల్గా అనిపించిందండి నాకు చాలా బాగా నచ్చింది అసలు ఇంత మంచి వాచ్ని బయట కూడా చాలా ట్రై చేశాను బట్ నాకు నచ్చిన వాచ్ దొరకలేదు ఈ ఆన్లైన్ లో బాగా నచ్చింది అలాగే బాగా నడుస్తుంది నేను సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అయినా కాని మంచిగా వర్క్ చేస్తుంది బాగుంది అండి